హలో ఆ నమస్తే అండి నా పేరు వచ్చి ప్రియా ఇవాళ పొద్దున్న మీ ట్రావెల్స్లో నుంచి ట్యాక్సీ ఒకటి బుక్ చేసుకున్నాను ఆ అవునండి రేపు మార్నింగ్ వెళ్ళాలి ఆ రైల్వే స్టేషన్కి వెళ్ళాలండి ఆ నేను కాల్ చేసి అడిగినప్పుడు మీ నంబర్ఏ ఇచ్చారు ట్రావెల్స్ నుంచి నిన్న బుక్ చేసినప్పుడు మీ నంబర్ ఇచ్చారు రమేష్గారేనా ఆ ఆ అవునండి ఆ ఏం లేదు మా మీకు కొంచెం ఇన్ఫామ్ చేద్దామని చెప్పేసి రేపు మార్నింగ్ నాకు వచ్చి ట్రైన్ రైల్వే స్టేషన్ నుంచి తొమ్మిది గంటలకు అండి పొద్దున తొమ్మిది గంట్లకి ఆ అవునండి నేను బుక్ చేసుకున్న టైం వచ్చేసి పికప్ వచ్చి ఏడున్నర్రకి ఆ అవునండి ఆ ఆ అడ్రస్ అదే రామానాయుడు కాలనీ దగ్గర సెకండ్ స్ట్రీట్ డోర్ నంబర్ వచ్చి సిక్స్టీ వన్ బార్ ట్వంటీ సెవెన్ ఆ అవునండి ఆ మీరు కొంచెం త్వరగా టైం వచ్చినారంటే ఆ రైల్వే స్టేషన్కి వెళ్ళి వెళ్ళి పోవచ్చు కొంచెం లగేజ్ ఉంది ఒక త్రీ ఫోర్ సూట్కేస్ ఉంది తర్వాత వచ్చి నాతో పాటు అమ్మగారు నాన్నగారు వస్తారు ఆ అవునండి ట్రైన్ మిస్ అయిపోతే మళ్ళీ కష్టము ఎందుకంటే ట్రైన్ మొత్తం బుక్ చేశాం టికెట్సు నేను జన్రల్లో వెళ్ళే పనైతే మీకు కాల్ చేసి కూడా ఇన్ఫామ్ చేయను అసలు ఆ వేరే నెక్స్ట్ ట్రైన్ వన్ అవర్ తర్వాత ఇంకో ట్రైన్ కూడా ఉంది దాని కూడ వెళ్ళిపోతాను ప్రాబ్లం లేదు కానీ నేను ట్రైన్ బుక్ టికెట్స్ బుక్ చేసేశాను మళ్ళీ క్యాన్సిలేషన్ చేయడానికి కూడా లేదు అందుకని మీకు కాల్ చేసింది ఇన్ఫామ్ చేద్దామని కొంచెం టైంకు వచ్చేయండి నేను పికప్ వచ్చి ఇంటి దగ్గర నుంచి సెవెన్ థర్టీకి పెట్టాను ఆ మార్నింగ్ నాకు ట్రాఫిక్ ఉన్నది కదా కొంచెము అందుకని నేను కొంచెం ముందుగానే బుక్ చేశాను ఆ కొంచెం టైంకి వెళ్ళిపోతే కొంచెం రిలాక్స్ అవచ్చని లగేజ్ అన్నీ ఇంకా ప్లాట్ఫామ్కు అటువైపు తీసుకెళ్ళాలి ఆ అవునండి సెకండ్ ప్లాట్ఫామ్లో వస్తుందట ట్రైన్ ఇట్ల మన ఎంట్రన్స్లో ఉండే ఫస్ట్ ప్లాట్ఫామ్ఏ కదా లగేజెస్ అన్నీ కొంచెం తీసుకెళ్ళి అక్కడ పెట్టడానికి టైం పడుతుందని చెప్పి నేను కొంచెం సెవెన్ థర్టీకే బుక్ చేశాను ట్యాక్సీ ఆ అవునండి కొంచెం టైంకు వచ్చేయండి వచ్చే ముందు కాల్ చేయండి నేను స్ట్రీట్ బయట నిలబడి ఉంటాను కొంచెం కార్ కొంచెం రివర్స్ తీసుకొని వెనక్కొచ్చారంటే లాగేజెస్ పెట్టేసి మనం బయల్దేర వచ్చు ఆ అవునండి ఆ సమ్ కొంచెం టైంకి మాత్రం వచ్చేయండి ఆ సరే అండి ఆ మార్నింగ్ సెవెన్ థర్టీకి వచ్చేయండి ఒకసారి వచ్చే వచ్చే ముందు ఒకసారి కాల్ చేయండి మేము రెడీ అయిపోయినామా లేదా అని మీకు ఇన్ఫార్మ్ చేస్తాము రెడీ అయిపోయిన తరవాత మేము మీకొకసారి కాల్ చేస్తాను టైంకి రీచ్ అయిపోండి ఆ అడ్రస్ అన్నీ నేను మీ యాప్లోనే మెన్షన్ చేశాను మ్యాప్స్ వేసుకొని వచ్చేయండి మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కాల్ చేయండి ఎందుకంటే సెకండ్ స్ట్రీట్లో లాస్ట్లో కొంచెం కన్స్ట్రక్షన్స్ జరుగుతుంది అక్కడ ఇసుక అవి కొంచెం పోసి పెట్టుంటారు మీరు చూసుకొని కొంచెం ఇటు టర్న్ చేసుకోనొచ్చేయండి సరే అండి ఆ టైంకి వచ్చేయండి సెవెన్ థర్టీ కి వచ్చేయండి రేపు పొద్దున మర్చిపోకండి ఆ థ్యాంక్స్ అండి